హలో ఇది వశిష్టాయే కదండి నేను మీ రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది ఇందాక స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చిన్నప్పుడు వెజ్ బిర్యానీ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి ధమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది నాకు ఆర్డర్లో ఇంకా కొన్ని మరి ఐటమ్స్ యాడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నాకు చిల్లీ చికెన్ ఒకటి కోక్ ఒకటి థమ్స్ అప్ ఒకటి అండ్ జ్యూసెస్ ఒకటి కూడా కావాలి ఎందుకంటే మా ఇంట్లో చుట్టాలు వచ్చారు దాని వల్ల నేను మీ రెస్టారెంట్ని స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకున్నవి కాకుండా ఇంకా దాంట్లో ఇంకా యాడ్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే ఇందాక ఆర్డర్ ఇచ్చుకున్నవి సరిపోవు దాని వల్ల నేను ఇంకో ఆర్డర్ ఇచ్చుకుందామని అనుకుంటున్నాను నాకు ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ కూడా కావాలి నాకు బర్గర్సు చికెన్ కూడా మీ రెస్టారెంట్లో చాలా బాగా ఉంటాయని విన్నాను అవి ఇందాక ఆర్డర్ పెట్టుకోలేపోయాను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆర్డర్ నెంబర్ డబల్ టూ డబుల్ త్రీ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ ఆర్డర్ని బేగా పంపించాలని చెప్పి కోరుకున్నాను ఇందాక జ్యూస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ప్యాకింగ్ చాలా బాగా కొంచెం చేయరా ఎందుకంటే అది వచ్చినప్పుడు ఒలగకుండా ఉండడానికి థ్యాంక్ యూ